నాకు చలికాలం అంటే చాలా ఇష్టం ఎందుకంటే చలికాలంలో వెచ్చగా ఆ స్వెటర్ వేసుకుని లేదా దుప్పటి కప్పుకుని వెచ్చగా ఉండచ్చు వేడివేడిగా ఏదైనా తినడానికి ఇష్టపడతాము వేడివేడిగా ఇంట్లో మనం ఏదైనా ఆహార పదార్ధాలు కానీ చేసుకొని తింటుంటే అమ్మ ఆ మజా వేరే అనిపిస్తుంది చలి కాలంలో చలికాలం చల్లచల్లగా ఉంటుంది కాబట్టి ఒక దగ్గర ఉంటాము ఎక్కువ తిరగడానికి అలా అనిపించదు చలి పెడుతుంది ఏమో మరి ప్రయాణాలకు అటు ఇటు వెళ్ళాల్సి అంతే అది ఎండాకాలం అది ఇది అనుకోండి ఎండలో తిరుగుతు ఉంటే ఆయాసం అబ్బా అలిసిపోయినట్టు అయిపోతుంది చలికాలం అలాంటిది ఏది ఉండదు మంచిగా ఎంచక్కా చలికి అలా కూర్చోని ఉండిపోవచ్చు ఎంచక్కా మన పని ఏదో మనం చేసుకోవచ్చు వాకింగ్ పోవచ్చు చలికాలం అదే వర్షాకాలంతో పోలిస్తే వర్షం ఎప్పుడు విసుగుగా చిరాకుగా అంతా వాటర్ ఉంటాయి కదా వర్షం అంటే అట్లా నాకు వర్షం పడుతుందని కాదు వర్షం వల్ల చిరాకుగా ఉంటుంది వాటర్తో ఊరికే కాళ్ళల్లో పగులుడు కాళ్ళ కింద మట్టల కింద చెడినట్టు అవ్వడం అట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి వర్షం పెద్దగా అనిపించదు వర్షం టైంలో ఇంట్లో ఉన్నప్పుడు కూడా వెచ్చగా హాయిగా అనిపిస్తుంది వాతావరణం చూడటానికి వర్షం చూడటానికి చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది వర్షాకాలం చలికాలం అంటే రెండు సమానంగా ఇష్టం